నేను తరచుగా టూర్లకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను నిజానికి నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం కొత్త ప్రదేశాలు చూడడం కొత్త సంస్కృతులను తెలుసుకోవడం అంటే నాకు చాలా ఆనందం ఉంటుంది నా బిజీ జీవితంలో కాస్త విరామం దొరకడానికి వల్ల వీలు చేసుకొని ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను అది దగ్గరలో ఉన్న ప్రదేశమైన లేదా దూరంలో ఉన్న ప్రాంతమైన ప్రయత్నం నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది నాకు చాలా ఇష్టమైన పర్యటన ప్రదేశంలో గురించి చెప్పాలంటే ఇది కేరళ అని చెప్పవచ్చు నేను కేరళకు రెండుసార్లు సంప్రదించాను మరియు ప్రతిసారి ఆ ప్రదేశం నన్ను మంత్రముగ్దుగా చేస్తుంది అక్కడి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి పచ్చని కొండలు ప్రశాంతమైన బ్యాంక్ వాటర్లు అందమైన బీచ్లు అన్నీ ఒక్కదానికి ఒకటి ప్రత్యేకంగా ఉంది అంతేకాకుండా అక్కడి ప్రజలు చాలా ఆప్యాయంగా ఉంటారు మరియు వారి సంస్కృతి కూడా చాలా ప్రత్యేకమైనది కేరళ నాకు ఎందుకు అంత ఇష్టమై చెప్తున్నానంటే అక్కడ ప్రకృతి అందాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి ఒకప్పుడు కొండలు దట్టమైన అడవులు ఉండే మరోవైపు పొడవైన తీర ప్రాంతాలు ఉంటున్నాయి బ్యాంక్ వాటర్ఫాల్స్లో బోర్డ్ హౌస్లో ప్రయాణించడం ఒక్క మరుపురాణ అనుభావం అలాగే అక్కడి వంటకాలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ముఖ్యంగా చాలా బాగుంటుందంటే కేరళలో ప్రశాంతమైన వాతావరణం నాకు చాలా స్వచ్ఛమయితుంది అది నాకు మనసులో ఎంతో షాహిస్తుంది నేను సాధారణంగా చలికాలంలో లేదా వర్షాకాలంలో త్వరగా ప్రయత్నించాలని ఇష్టపడుతున్నాను చలికాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎక్కడికైనా తిరగడానికి సౌకర్యంగా ఉంటుంది అలాగే వర్షాకాలం త్వరగా ప్రకృతి మరింత